నేను నేను ఇందా నేను ఇందాకే ఒక ఆటో నుంచి దిగాను దిగినప్పుడు నా చేత్ నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ అనేది ఆటోలో మర్చిపోయాను కాబట్టి నేను ఆ ట్యాక్సీ డ్రైవర్ని వెనక్కి రమ్మని కాల్ చేశాను లేదంటే ఓలా ఊబర్లో ఓలా ఊబర్ లాంటి యాప్ యాప్లో పూర్వ వాహన ప్రయాణన్ పూర్వ ప్రయాణ వాహనం ఎక్కడ ఉందో ఆ ఆ వివరాలను నేను సేకరించాను ఆ వివరాలు సేకరించాక ఆ వివరాలు సేకరించాక నేను నేను ఆ వాహనం ఎక్కడ ఉందో కనిపెట్టాను కనిపెట్టి కనిపెట్ కనిపెట్టాను కనిపెట్టి ఆ వాహనం నడిపే వాహనదారుడు దగ్గర నుంచి నా సెల్ ఫోన్ అనేది నేను తీసుకోవడం జరిగింది అతను కూడా చాలా నిజాయితీపరుడు అడగంగానే అడగంగానే నా సెల్ ఫోన్ ఎక్కడ ఉందని చెప్పి ఆటో అంతా వెతికి నాకు నా సెల్ ఫోన్ ఇచ్చాడు ఇలా ఇలా నేను పోగొట్టుకున్న సెల్ఫోన్ని నేను దక్కించుకున్నాను